ఆ ఆ నమస్కారం జగదీష్ గారు అంటే సెలవులు కదా అండి మా అబ్బాయి వాళ్ళ ఊరు వెళ్ళాను మా అబ్బాయి మా అబ్బాయికే మా అబ్బాయికి ఏమండి కుశలం ఆ అవును జగదీష్ గారు ఏంటి అండి న్యూస్లో ఏ పేజీ ఓపెన్ చేసినా ఇలాగే కనబడుతున్నాయి లేదు అండి జగదీష్ గారు మీరు ఏమైనా చెప్పండి ఓరి నీ అమ్మ ఆ చాలా దారుణం జగదీష్ గారు అలాగ చేయడం వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరూ గుర్తుకు రారా అండి అలా చేసినప్పుడు అవును అండి వాళ్ళ కుటుంబాలకి తీరని లోటు అండి అది ఈ ఈ ఏ మాత్రము సమంజసం కాదు అండి ఇలా చేయడం ఆ ఆ అవును అండి ఎంత అయినా ఒక ప్రాణ స్నేహితుడిని చంపడం అనేది నేను జీర్ణించుకోలేకపోతున్నాను అండి ఆ చెప్పండి సార్ ఆ సరే అండి